నాకు ఇష్టమైన నటుడు మహేష్ బాబు ఆ నటుడు నాకు ఎందుకు ఇష్టమంటే తను చాలా అందంగా హ్యాండ్సమ్గా తెల్లగా ఉంటాడు అంతే కాకుండా తాను నటించిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం తాను నటించిన సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆదర్శవంతంగా కూడా ఉంటాయి తను నటించిన సినిమాలలో నాకు బాగా నచ్చిన సినిమా మహర్షి మహర్షి సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే ఆ సినిమాలో రైతుల గురించి నటిస్తాడు రైతుల గురించి చాలా బాగా చెబుతాడు దానిలో తన స్నేహితుడి కోసం పల్లెటూరికి వస్తాడు ఆ సినిమాలో తను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయినా సరే తన స్నేహితుడి కోసం పల్లెటూరికి వచ్చి వ్యవసాయం చేస్తాడు తన కోసం చాలా సహాయం త్యాగం చేస్తాడు తన స్నేహితుడి గురించి ఆ ఊరిలో వాళ్ళందరికీ చాలా మంచిగా చెబుతాడు రైతుల గురించి వ్యవసాయం గురించి చాలా మంచిగా చెప్తాడు అంతే కాకుండా మిగతా సినిమాల్లో కూడా చాలా బాగుంటాయి మంచిగా ఉంటాయి మహర్షియే కాకుండా ఇంకా తాను చేసిన సినిమాలు చాలా బాగుంటాయి నాకు నచ్చిన సినిమాలు ఏమిటంటే శ్రీమంతుడు సరిలేరు నీకెవ్వరు సర్కారు వారి పాట స్పైడర్ ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా ఉన్నాయి చాలా బాగుంటాయి ఈ సినిమాలు నాకు చాలా ఇష్టం అంతే కాకుండా తను బయట కూడా చాలా సహాయం చేస్తాడు తను బయట వెయ్యి మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు చాలా ఇన్స్టిట్యూట్ను చూసుకుంటున్నాడు తను ఒక ఊరిని కూడా దత్తత తీసుకున్నాడు చాలామందికి సహాయంగా ఉంటున్నాడు తనే సహాయం చేయడం కాకుండా తన పిల్లల చేత కూడా సహాయం చేయిస్తారు ఆ పిల్లలు కూడా సహాయం చేస్తారు అలాగే నాకు నచ్చిన నటి సమంత సమంత నాకు ఎందుకు ఇష్టమంటే తను చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది తను నటించిన సినిమాలు కూడా చాలా బాగుంటాయి నాకు ఇష్టం తను నటించిన సినిమాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటే నాకు చాలా ఇష్టం దానిలో తన నటన చాలా బాగుంటుంది తన నటన వల్ల తనని అందరూ మెచ్చుకున్నారు తన వల్లే కొంచెం సినిమా బాగా బ్లాక్ బస్టర్ అయింది